బిరియాని రుచికరంగా చేయడానికి బిర్యానీలో మాంసానికి మిరియాలు దాల్చిన చెక్క గరాటే మొక్కటేస్ట్ పౌడర్ పెరుగు వేసి దానికి మాంసానికి పట్టించి అది బిర్యానీలో వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి దానికి దానిలో ఉన్న చిట్కా ఏంటంటే బిర్యానిలో ఆవిరి పోకుండా దానిపై గట్టిరాయి ఉంచాలి అదే దాని వలన బిర్యాని రుచికరంగా ఉంటుంది